నేను ఇంట్లో అనేక రకాలైనటువంటి పానీయాలు తయారు చేస్తాను నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పండ్లతో జ్యూస్ సలాడ్ లేదంటే జ్యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఆ యొక్క పండ్లను ఉపయోగించి రుచికరమైనటువంటి రసం తీయడం జరుగుతుంది అదే రీతిగా ఈ యొక్క జ్యూస్ అనే కాకుండా నిమ్మకాయలు ఉపయోగించి నిమ్మరసం చేస్తాను ఇంకా ఇవే కాకుండా ఆరోగ్యానికి ఎటువంటి హానికరం కాకుండా ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఉదయాన్నే లేచిన వెంటనే అల్లం రసం తయారు చేస్తాను అల్లం రసం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి నాకు అల్లం రసం తాగడం చాలా ఇష్టం అది కొంచెం ఘాటుగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది దాని వల్ల నేను ఉదయాన్నే అల్లం రసం తీసుకొని తాగడం జరుగుతుంది అదే రీతిగా కాకరకాయ రసం కూడా తాగుతాం మేము ఎందుకంటే అది కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇట్టి రీతిగా ఈ విధమైనటువంటి పానీయాలను ఇంట్లోనే నేను తయారు చేయడం జరుగుతుంది ఈ విధంగా ఆరోగ్యము ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైనటువంటి పానీయాలు తయారు చేస్తాను నిమ్మరసం బొప్పాయి ఆకుల రసం కూడా తాగడం ఎంతో మంచిది ఆరోగ్యానికి వాటి వల్ల కణాలనేవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి అందువలన వారానికి ఒకసారి బొప్పాయి ఆకులు రసం తీసుకుని తాగడం అనేది జరుగుతుంది ఇట్టి రీతిగా నేను ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక రకమైనటువంటి పానీయాలును తయారు చేస్తాను